హాయ్ నేను స్విగ్గీలో ఆహారం ఆర్డర్ చేయాలనుకుంటున్నాను నేను నాలుగు రకముల ఆహారములు ఆర్డర్ చేయాలనుకుంటున్నాను నాకు నాలుగు ఆర్డర్లపై ఏమైనా తగ్గింపు కూపన్లు ఉన్నాయా తెలుసుకోవాలనుకుంటున్నాను మీరు తగ్గింపు కూపన్లు ఏమైనా ఉంటే యాప్లో లేదా వెబ్సైట్లో నాకు ఆ తగ్గింపు కూపన్లను అందుబాటులో ఉంచగలరా